నేనొక సారి ఒక ఊరు వెళ్తున్నాను ఆ ఊరు ఎళ్తుంటే ఒకసారి నాకు హెడ్ ఫోన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను హెడ్ ఫోన్స్లో ఆయా వచ్చే పాటలు వినడం అనేది నాకు చాలా ఇష్టం అందుకని చెప్పి నేను హెడ్ ఫోన్స్ కొనుక్కోవడానికి ఎక్కువ ఇస్తా పడుతూ ఉంటాను అందుకని చెప్పి హెడ్ ఫోన్స్ కొనుకుందామని అనుకుంటున్నాను అదే సమయంలో నేనొక ఊరు వెళ్తుంటే రోడ్ పక్కన కనిపించినవి కంపెనీ కూడా మంచిదే మంచి కంపెనీ బ్రాండే ఉన్నది దాని మీద పేరు తక్కువ కొచ్చింది కొంచెం కొంచెం తక్కువకొచ్చింది కానీ ఎక్కువే మామూలుగైతే కాపోతే మాములుగా బయట కొనేదాని మీద షాపుల్లో గట్ట కొనేదాని మీద ఒక మూడు వందల రూపాయలకి తక్కువ వచ్చింది నేనేంటంటే బాగానే ఉంటాది కదా ఏదన్నా కంపెనీయే కదా మూడొందలే కదా తగ్గింది అని నేననుకుంటున్నాను అందుకని చెప్పి నేనది కొనుక్కున్నాను కొనుక్కొని నేను వాడాను ఒక వారం రోజుల వరకు బాగానే ఉన్నది అంతా సౌండ్ బాగా వచ్చింది అంతా బాగానేవున్నది తరువాత ఏమైందంటే అయి ఛార్జింగ్ సంబంధించినవి అయి ఛార్జింగ్ తగ్గిపోవడం అయి ఛార్జింగ్ ఒక దాదాపు నేను రెండు గంటల వరకు పెట్టే ఉంచుతున్నాను కానీ నాకు అరగంట కూడా సరిగ్గా రావట్లేదు అయి బాగా ఎక్కువ ఫుల్ ఛార్జింగ్ రెండు గంటలు పెట్టినా కూడా నాకు అరగంట కూడా నాకు రావట్లేదు ఛార్జింగ్ నిలబడతలేదు అదే కాకుండా ఉండే కొద్దీ సౌండ్ కూడా తగ్గిపోతూ వస్తుంది బాగా తక్కువ సౌండు వచ్చేయడం కొంచెం కొన్ని అందుట్లో శ శబ్ధాలనేవి సరిగ్గా టప్ టప్ మని ఆడడం ఏదో కొట్టుకుంటున్నట్టు లూజై పోతున్న శబ్దాలు అటువంటివి గట్టా వచ్చినాయి కానీ నేను దాన్ని రెండు వేల ఎనిమిదొందలకి కొన్నాను కానీ నాకు చాలా వేస్ట్ అయిపోయినాయ్ డబ్బులు అది మళ్ళా చెప్దామనే లోపు అటువైపు ఆడు అమ్మిన వాడు మాకు కనబళ్ళేదు మళ్ళీ మంచిదే కదా అని నేను కంపెనీ కూడా మంచిదే కదా అని తీసుకున్నాను కానీ కొంచెం ఎక్కువ రేటైనా తీసుకున్నా కానీ మూడొందల కోసం చూసాను కానీ అయి చాలా దారుణంగా పోయినాయి ఎందుకంటే నేనింతకముందు వాడిన ఇటు వంటి కంపెనీలే చాలా బాగా సంత్సరాలు వచ్చినాయి నేనాట్లిని ఎక్కడో వదిలేసుకున్నాను అదే మంచియే కదా అని తీసుకున్నందుకు కాకపోతే రోడ్ పక్కన కొంచెం మూడొందలు తగ్గిచ్చి తీసుకున్నందుకు వాడు నన్ను చాలా మోసం చేసాడు ఈ ఎక్కువ కాలం నాకు రాకపోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది కలిగింది